హలో హరి ప్రసాద్ ప్లంబరేనా మేము చిత్తూరు దుర్గానగర్ కాలనీ నుంచి కాల్ చేస్తున్నాము మాఇంట్లో పైప్ కొంచెం పాడైపోయింది కొంచెం చాలా పాతదైంది అక్కడక్కడా లీకేజ్ అవుతోంది కొంచె కొంచెం కొత్త పైప్లన్నీ మార్చాలి ట్యాప్లన్నీ నేనే కొత్తగా తెచ్చుకున్నా మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే చెప్తారా ఎప్పుడొస్తారని అన్నీ ఒకించు పైపులేనా ట్యాంకులన్నీ బాగానే ఉండాయి పైప్లు బైయట ఉండే పైప్లే ఎండకు పాడైపోయి అక్కడక్కడా హోల్స్ అయిపోయింది చాలా నీళ్ళు కారుతుంది నీళ్ళను వేస్ట్గా పోతుంది ఆ ట్యాంక్లో నుంచి పైప్లో నీళ్ళు బాత్రూంలోకి కిచెన్కీ రావటంలేదు మీరు అక్కడక్కడా డేమేజ్ ఉంటే అది సరిచేయనైతే సరిచేయండి లేకపోతే కొత్తగా వేసుకుంటాము ఆ ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా అంతా వెయ్యాలి గార్డెన్కి ఎక్స్ట్రా గార్డెన్ చెట్లన్నీ నాటినాము దానికంతా నీళ్ళు పోయేలాగ పైప్లు కొత్తగా వెయ్యాలి ఆ మీరు కొంచెం త్వరగా వస్తే బావుంటుంది అంటే ట్యాంక్లన్నీ బాగానే ఉన్నాయి కొత్త ట్యాంక్లే ఆ పైప్ మాత్రం అక్కడక్కడా పాడైపోయింది ఎండకు అంతగా నిలవటంలేదు కొంచెం ఓల్డ్ పైప్ వేసినాము క్వాలిటీ తక్కువ క్వాలిటీ వేసినాము తెలీకుండా ఇప్పుడైనా మంచి క్వాలిటీ మీరు చెప్పండి ఆ మంచి క్వాలిటీ ఏ షాపులో దొరుకుతుందో మేము పోయి తెచ్చుకుంటాము మళ్ళీ మీరొచ్చి దాన్ని ఫిట్ చేసేయండీ ఓకే మీరు ఎప్పుడు ఎంత ఫ్రీ అయితే ఎంత త్వరగా వస్తారో అంత బావుంటుంది రేపు మార్నింగ్ అండి రేప్

అంటే మీరొక్కరే వస్తారా మీతోపాటు ఎవరైనా ఇద్దరు ముగ్గురు వస్తారా ఓకే నేను ఇంట్లోనే ఉండాలా సాయంత్రం వరకు నేను నాపని చేసుకోవచ్చా నేను జాబుకెల్ల వేల్లోచ్చా డ్యూటీకి సరే అండి మీరేమేమేం కావాలో లీస్ట్ రాయేసిచ్చేస్తే నేను పోయి తెచ్చుకుంటా మళ్ళీ ఒకరోజు ఫ్రీ సండేరోజు నేను కాల్ చేస్తాను మీరొచ్చి దాన్ని చేసేయండి ఓకే అండి థ్యాంక్ యూ